మాకు దగ్గర్లో మతపరమైన ప్రదేశం ఏంటంటే చర్చ్ ఉంది చర్చికి మేము ప్రతి వారము కరెక్ట్ టైంకి వెళ్తూ ఉంటాము అయితే దీన్ని మేము ఎక్కువగా ఈ సమయాన్ని ప్రాక్టీస్ చేస్తూ దీనిలో దేవునిలో ఆనందిస్తూ ఉంటాము అయితే ఈ మత పరమైన ప్రదేశం గురించి చెప్పాలంటే మేము మా కుటుంబం అంతా కలిసి వెళ్తాము అయితే మరి బోధకుడు చెప్పే మాటలు దేవుడు నడిపించే విధానము చూసి ఆనందిస్తూ ఉంటాము దేవునిలో సంతోషిస్తు ఉంటాము